పెరటి మొక్కలు పెంచడం మాకు చాలా ఇష్టం అవి వంగ మొక్కలు టమాటా మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు ఇలా మొక్కలు పెరట్లో పెంచుకుని ఎరువులు లేకుండా పెంచుకుంటాం ఇక పాదులైతే చిక్కుడు పాదులు బెండ కారకాయ పాదులు బీరకాయ పాదులు ఆనపకాయ పాదు పొట్లకాయ పాదులు దొండకాయ పాదులు ఇన్నీ తీగ మొక్కల్ని తీగల చుట్టి పందిరేసి పెంచుతామనమాట అవి పెంచడం మాకు చాలా ఇష్టం పచ్చగా పచ్చగానూ ఉంటాయి రోజూ డైలీ ఇంట్లో వాడుకోవడానికి ఉంటుంది అలాగే ఎరువులు లేకోకుండా మనకు మనం సొంతంగా పెంచుకుంటాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా మాములుగా పువ్వుల మొక్కలంటే మల్లె తీగలు పెంచుతాము సన్న జాజులు ఎర్ర జాజులు ఇలాగ పువ్వులు తీగలు కూడా పెంచుకుంటాము తీగ పాదులంటే పందిరేసుకొని చక్కగా పెంచుకోడానికి చాలా ఇష్టమనమాట మొక్కలు పెంచడమంటే చాలా ఇష్టం